అవును నా జీవనోపాధి కరెంటుపై అనేక విధాలు ఆధారపడి ఉంది ఏ విధంగా ఆధారపడి ఉంది అంటే మనకు ఈ యొక కరెంట్ అనేది మన ఇంట్లో ఎన్నో గృహోపకరణాలు పనిచేస్తున్నాయి కరెంట్ ద్వారా వాటిలో విద్యుత్ దీపాలు పంకాలు హీటర్లు రెఫ్రిజిరేటర్లు మొదలైనవి అన్నీ కూడా మనం కరెంట్ సహాయంతోనే వినియోగించగలుగుతున్నాం అలాగే మనకి విద్యుత్తు నుండి జనించే వేడి వల్ల మనం ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు దాన్నే సోలార్ శక్తి అంటాము ఈ యొక సోలార్ శక్తి వలన మనం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్స్ అవన్నీ వచ్చాయి కనుక కరెంటు ద్వారా మనం ఈ విధంగా వంటలు చేసుకోవచ్చు అలాగే చాలాసేపు కరెంటు పోయిన సమయంలో మనం ఈ విధంగా కరెంట్ కుక్కర్స్లో అంటే కరెంట్ని ఉపయోగించే కుక్కర్స్లో మనం మన యొక వంటకాలను తయారు చేసుకొని మన యొక్క సమయాన్ని వినియోగించుకోవచ్చు అలాగే త్వరలోనే మనకు వంటకం అనేది పూర్తవుతుంది కనుక కరెంట్ లేని సమయంలో మనకి మనకి ఈ యొక కరెంటు ఉపయోగించుకున్న వంటకాన్ని మనం ఎంతో త్వరగా మనం వండుకోవచ్చు అలాగే ఈ మధ్య విద్యుత్ టెలిగ్రామ్స్ అనేవి వచ్చాయి దీని ద్వారా వీటి ద్వారా మన అనేక సమాచారాన్ని మనం ఇతరులకు అందించవచ్చు అలాగే ఇంకా కరెంట్ మోటార్ సైకిల్స్ వచ్చాయి మీరు ఈ మధ్య చూశారో లేదో బ్యాటరీ మోటర్ కార్లు బ్యాటరీ మోటార్ సైకిల్ బ్యాటరీ బండ్లు ఇవన్నీ కూడా వచ్చినాయి మనము చూస్తున్నాం అలాగే ఎప్పటినుంచో ఉన్నవి అయితే బ్యాటరీ రైళ్లు ఉన్నాయి వీటిల్ని మనం మన యొక్క ప్రధాన వాహనాలుగా యూస్ చేసుకొని మనం మన గమ్యానికి చేరుకోవచ్చు కాబట్టి కరెంట్ అనేది మన యొక్క ప్రయాణ విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని మనం చెప్పచ్చు అలాగే రేడియో దూరదర్శన్ అంటే మనం ఇప్పుడు దూరదర్శన్లో అనేక ప్రోగ్రాములు అవి వీక్షిస్తూ ఉంటాం ఇదంతా దేనివలన అంటే కేవలం కరెంట్ సహాయం వలన మనకి కరెంట్ ఉన్నప్పుడే మనం వీటన్నిటిని వీక్షించవచ్చు రేడియో ద్వారా ఎన్నో ఉపయోగకరమైన వార్తలను వినవచ్చు కాబట్టి కరెంట్ అనేది దూరదర్శన్ రేడియో విషయాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని మనం గ్రహించవచ్చు కాబట్టి ఈ విధంగా మన జీవన ఆధారం కరెంట్పై అనేక విధాలుగా ఆధారపడి ఉందని చెప్పచ్చు అయితే విద్యుత్ లేని పక్షాన అంటే మరి కరెంట్ ఇంతలా మనం ఇంతలా ఆధారపడుతున్నాం కదా మరి ఈ యొక్క కరెంటే లేకపోతే మనం ఏ విధంగా దేనిమీద మనం ఆధారపడాలి అనే విషయం గురించి కూడా మనం ఒకసారి చర్చించవచ్చు అదేమిటంటే కరెంట్ లేని పక్షాన అసలు కరెంటు లేని పక్షాన మనం ఏమి చేయవచ్చు అంటే మనం ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ శక్తి సోలార్ శక్తి జియో థర్మల్ శక్తి విండ్ శక్తి న్యూక్లియర్ శక్తి బయోమాస్ శక్తి ఇలా కరెంట్కి బదులుగా ఈ శక్తులను ఉపయోగించి మనం మన యొక్క కార్యాలను పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో కరెంట్కి బదులుగా అంటే కరెంట్ లేని సమయంలో ఇన్వర్టర్స్ ద్వారా మనం మన యొక్క లైట్లు వేయగలుగుతున్నాం ఫ్యాన్లు ఆన్ చేయగలుగుతున్నాం పంకాలు తిరుగుతున్నాయి ఇంకా అనేక విధాలుగా ఇన్వర్టర్ అనేవి యూస్ చేస్తున్నాం చాలా మోతాదులో అనేకమంది ఉపయోగిస్తున్నారని నేను అనుకుంటున్నాను అలాగే అది కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది కరెంట్ లేని సమయంలో